న్యూస్ మీడియా నా సొంత వ్యాపారాన్ని అభివృద్ధి చేయడంలో చాలా సహాయపడింది నేను ఎలా ప్రారంభించాలో నా వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలో మరియు ఆర్థికంగా విజయవంతం కావడానికి నేను ఏమి చేయాలో తెలుసుకోవటానికి నేను న్యూస్ పేపర్లు టెలివిజన్ ఫోన్లు మరియు ఆన్లైన్ కథనాలా నుండి సమాచారాన్నిసేకరించాను నేను ఎలా ప్రారంభించాలో తెలుసుకోవటానికి న్యూస్ మీడియా నుండి నేను చాలా ప్రేరణ పొందాను నేను నాలాంటి ఇతర వ్యక్తుల ఏలా విజయవంతం అయ్యారో చూశాను మరియు నేను కూడా అలా చేయగలనని నమ్మకం నేను కూడా అలా చేయగలను అని నమ్మడం ప్రారంభించాను నా వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకోవటానికి న్యూస్ మీడియా నుండి నేను చాలా సహాయాలు మరియు సూచనలు పొందాను నేను మార్కెటింగ్ ప్రమోషన్ మరియు విక్ విక్రయం గురించి నేర్చుకున్నాను అలాగే రైతులు చిరు పరిశ్రమలు ఆర్థిక సలహాలు ఇచ్చే అనేక శిక్షణలు మ్యా మ్యాగ్జైన్లు మరియు పోగ్రాములు ఉన్నాయి వాటిలో కొన్ని న్యూస్ పేపర్లు చాలా న్యూస్ పేపర్లు వారి వ్యాపార విభాగాలలో రైతులు మరియు చిరు పరిశ్రమలకు ప్రత్యేక సలహా కాలంను లేదా సెక్షన్లు కలిగి ఉంటాయి టెలివిజన్ ఫోను అనేక టెలివిజన్ ఫోను రైతులు మరియు చిరు పరిశ్రమలకు ఆర్థికంగా సలహాలును అందిస్తాయి ఆన్లైన్ కథనాలు అనేక ఆన్లైన్ వెబ్సైట్లు రైతులు మరియు చిరు పరిశ్రమకులకు ఆర్థిక సలహాలును అందిస్తారు ఈ సమాచారం నా వ్యాపారాన్నిఅభివృద్ధి చేయడానికి చాలా సహాయపడింది నేను ఇతరుల వ్యక్తులకు కూడా సహాయ పడాలి అని ఆశిస్తున్నాను కాబట్టి నేను నా సొంత వ్యాపారం అనుభవం గురించి రాస్తున్నాను మరియు ఇతరులు రైతులు మరియు చిరు పరిశ్రమలకు సహాయపడే సమాచారాన్ని అందిస్తున్నాను